హలో హలో వోగో బైక్సండి అదేనండి బైక్ రెంట్ రెంట్కి తెసుకుందాం అంకుంటున్నాను టూ వీలరు ఓకేనండి ఓకే నాకు యాక్టీవా మోపెడ్ కావాలండి నాకు రేపటికి కావాలండి అంటే ప్రజెంట్ నేను ఇంకా రాలేదండి ఊరు ఇంకా వస్తున్నాను ట్రైన్లో ఉన్నాను నేను రేపు మార్నింగ్ రాగానే మీకు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుంటాను నా డీటెయిల్స్ మీకు ఆధారూను డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాను నాకు ఒక త్రీ డేస్కి కావాలండి డేకి ఎంతండి పడుతుంది అవునండి యాక్టీవా ఫైవ్ జి కావాలండి నాకు వామ్మో ఇంకేం తగ్గదండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటండి ఓకే సరే ఓకే ఓకే షూర్ అండి హెల్మెట్ మీరిస్తారు కదండి ఓకేనండి ఓకే షూర్ షూర్ అండి షూర్ అండి షూర్ అండి రేపు మార్నింగ్ ప్రాసెసింగ్ అన్నీ చూసుకుంటా ఓకేనండి రేపు మార్నింగ్ వచ్చినప్పుడు నేను తీసుకుంటానండి నా నెంబర్ మీరు ఒకసారి మీరు రాసుకోరా అంటే మళ్ళీ వచ్చాక వెహికల్ లేదంటే కనక నాకు ఇబ్బంది నా పేరు ఇది పుష్కర్ అండి సరేనండి ఓకేనండి త్యాంక్ యూ రేప్ రేపు నేను నైన్ ఓ క్లాక్కి వస్తానండి రేపు ఓకే షూర్ షూర్ అండి షూర్ అండి ఓకే ఓకేనండి త్యాంక్ యూ అండి